ఏ జీవులైన మనం వాటికి హాని కలిగి హాని కలిగిస్తేనే అవి మనపై దాడి చేస్తాయి అలాంటప్పుడు మనం వాటికి అవి వెళ్ళేటప్పుడు వాటి దారికి అడ్డు రాకుండా మన పని మనం చేసుకుంటూ పోతే అవి ఎప్పుడు కూడా మనకు హాని కలిగించవు ఎందుకంటే ఏ జీవైన సరే తన ప్రాణం మీదకి వస్తేనే ఎదుటి వ్యక్తికి కాటు వేయాలి అని అనుకుంటుంది కావున మనము అవి వెళ్ళే మనం పొలం గట్టుల్లో వెళ్ళేటప్పుడు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కనిపించిన ప్రతిదీ కూడా చంపుకుంటూ వెళ్ళకూడదు ఎందుకంటే అలా చంపుకుంటూ పోతే వాటికి మన ఆహారపు గొలుసులో వాటి సంఖ్య తగ్గిపోయి మరికొన్ని మనం అనివార్య కారణాలు అనుకోని ఫలితాలు ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు పాము కాటికి కాని తేలుకాటుకు కాని మనం గురవుతూ ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ప్రధమ చికిత్స తీసుకోవాలి ఎక్కువగా పాములు ఉండే ప్రదేశం కు వెళ్ళేటప్పుడు చేతిలో కర్ర మంచి చెప్పులు ధరించాలి ఎత్తు ఒత్తు కొంచెం అవి ఏంటంటే వాటి మన అలికిడి అనేవి ఎదుటి వ్యక్తి ఏవైనా జీవరాశి ఉంటే వాటికి తెలియచేసేలా ఉండాలి ఇంకా లైట్ నైట్ టైమ్ ప్రయాణం ఎక్కడికైనా పొలాలకు వెళ్ళేటప్పుడు టార్చ్ ఒకటి ఉపయోగించాలి ఎందుకంటే అది కంటికి నైట్ టైమ్ కాబట్టి కనిపిస్తుంది ఎక్కడ ఏమున్నా కనిపిస్తూ ఉంటుంది కానీ మచ్చగా పాముకాటు కాని తేలు కాని కరిచేటప్పుడు మొదటిగా మనం చేయాల్సిన చికిత్స ఏదంటే ప్రథమ చికిత్స పాము కాటు వేసిన వెంటనే దానికి కాటుకు పైభాగాన గట్టిగా గుడ్డతో గట్టిగా కట్టు కట్టాలి అలా కట్టేటప్పుడు మనం కాటు వేసి పాము కాటు వేసిన విషం అనేది పైకి వెళ్ళకుండా ఉంటుంది దీనివల్ల ప్రాణానికి కొంత హాని అనేది తగ్గుతుంది తరువాత కాటు వేసిన వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కూడా నీళ్ళను తాకకూడదు తాగకూడదు ఇది దీనివల్ల మనిషికి కూడా కొంచెం ప్రాణహాని తగ్గుతుంది రెండు ఇక మూడవది ఏంటంటే ఆ మనిషిని దగ్గరలో ఉన్న వైద్యశాలకు తీసుకవెళ్ళాలి ఇవి నాకెందుకు తెలుసు అంటే మా మామయ్యకి మా పెద్ద నాన్నకి ఒకసారి పాము కాటు వేసింది ఆ కాటుకు వేసేటప్పుడు మా చుట్ట వాళ్ళే చుట్టాలు రిలేటివ్స్ నాటు వైద్యం చేస్తారు వాళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అవుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు మీరు ఇలా జాగ్రత్త పడాలి అని చెప్పేటప్పుడు మేము వాళ్ళ దగ్గర నుండి ఈ విషయాలు తెలుసుకున్నాం